ఎన్టి రామారావు జిల్లాలో అభివృద్ధి పెరుగుదలకు సంబంధించి ప్రధాన సమస్యలు ఏమిటంటే మూత్రపిండ సంబంధిత సమస్యలు జిల్లాలోనే చాలా మంది ప్రజలు మూత్రపిండ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు ఈ సమస్యకు కారణం జల కాలుష్యం ఆహార కాలుష్యం మరియు జీవనశైలిలో మార్పులు ఇంకా ఏంటంటే ఈ సమస్యలు నివారించడానికి జిల్లాలోనే నీటి పారు నీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచడం ఆహార పరిశుభ్రం శుభ్రతను మెరుగుపరచడం మరియు ఆరోగ్య కార్యక్రమాలను పునర్దించడం చాలా అవసరం రైతు ఆదాయం జిల్లాలోని రైతుల ఆదాయం తక్కువగా ఉంది ఇంకా ఈ సమస్యకు కారణం వ్యవసాయానికి సరిపోయే నీటి సరఫరా లేకపోవడం ఆధునిక సాంకేతికలతో పెట్టుబడులు పెట్టకపోవడం మరియు మార్కెట్టింగ్ సమస్యలు ఈ సమస్యలను పరిష్కరించడానికి జిల్లాలోని నీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచడం రైతులకు ఆధునిక సాంకేతికలను అందించడం మరియు మార్కెట్టింగ్ సదుపాయాలను మెరుగుపరచడం కూడా చాలా అవసరం ఉపాధి అవకాశాలు జిల్లాలో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయి ఈ కారణంతో ఈ సమస్యకు కారణం పారిశ్రామిక వెనుక బడ్డ బాటను పర్యాటక రంగంలో సరైన అభివృద్ధి జరగకపోవడం మరియు మానవ వనరుల సామర్ధ్యాన్ని సమర్ధవంతంగా ఉపయోగించక పోవడం ఇంకా ఏంటంటే ఈ సమస్యను పరిష్కరించడానికి జిల్లాలో పారిశ్రామికీక ప్రోత్సహించడం పర్యాటక రంగాల్లో సరైన అభివృద్ధి చేయటం మరియు మానవ వనరులను సామర్ధ్యాన్ని పెంచడం కూడా చాలా అవసరం సామాజిక సమస్యలు అవేంటంటే ఆధిపత్య సామాజిక వర్గం జిల్లాలో ఆధిపత్య సామాజిక వర్గం ఉంది ఈ సమస్యకు కారణం జిల్లాలోని సామాజిక ఆర్థిక అసమానత ఈ సమస్యను పరిష్కరించడానికి పరిష్కరించడానికి జిల్లాలోని అన్నీ సామాజిక వర్గాల మధ్య సమాన్వత్వాన్ని ప్రోత్సహించడం చాలా అవసరం ఇంకా ఏంటి అంటే అసమాన అభివృద్ధి జిల్లాలో అసమాన అభివృద్ధి ఉంది ఈ సమస్యకు కారణం జిల్లాలోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల మధ్య అసమానత ఈ సమస్యను పరిష్కరించడానికి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో సమస్యల అభివృద్ధిని ప్రోత్సహించడం చాలా అవసరం